సర్దుకోవడం కష్టంగా ఉన్నా ఎవరితోనైనా కలిసి పనిచేయడానికి నేను నా స్వంత అంచనాలను తగ్గించాను నేను ఈ వ్యక్తితో కలిసి పనిచేయడం ద్వారా నా నుండి ఏమి పొందగలనో నేను నమ్మకంతో ఉన్నాను నేను ఈ వ్యక్తి యొక్క బలాలు మరియు బలహీనతలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను వారిని మెరుగుపరచడానికి ఎలా సహాయం చేయగలనో తెలుసుకోగలిగాను సర్దుకోవడం కష్టం అయినా వారితో పనిచేయాలి అంటే స్పష్టమైన సందేశాలు మరియు అవగాహనలను పంపడానికి ప్రయత్నించాలి మనం ఏమి భావిస్తున్నామో మరియు ఏమి కోరుకుంటున్నామో ఆ వ్యక్తులకు అర్థం చేసుకోవడానికి కష్టపడినాను సర్దుకోవడం కష్టం అయినా మనం అభ్యర్థితో ఓపికగా మరియు సహనంగా ఉండాలి ఆ వ్యక్తితో పనిచేయడానికి కొంతసమయం పట్టవచ్చని తెలుసుకోగలిగాను ఇలాంటి విషయాలు నాకు సహాయపడుతాయి సర్దుకోవడం కష్టంగా ఉన్న వ్యక్తులతో సజావుగా పనిచేయాలి సలహాలను ఇతరులతో పంచుకోవాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఇది ఇతరులతో సమర్థవంతంగా పనిచేయడంలో సహాయపడుతుంది మనకి తెలియని వారితో సర్దుకోవడం కష్టం అయినా వారి భావోద్వేగాలను వారి భావాలను అర్థం చేసుకుని వారితో చాలా మర్యాదగా ప్రవర్తించాలి